నమస్కారమండి మీరు ఏమి చూడాలనుకుంటున్నారు అండి తప్పకుండా చెప్తానండి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రదేశాలు ఉన్నాయండి మీరు చూడటానికి మనకి ముందుగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పర్యాటకులు ఇష్టంగా వెళ్ళేది ఏమిటీ అంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుడి ఉ విజయవాడలో దుర్గమ్మ గుడి ఉంటుందండి ఇంకా ఇంకా మీకు అక్కడ నది కృష్ణానది ఉంటుందండి చూడటానికి పర్యాటకులు ఇష్టంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళీ చూస్తూ ఉంటారు ఇంకా మీకు అక్కడ భవానీ ఐలాండ్ అని ఉంటుందండి ఇంకా మీకు విజయవాడ కొంచెం ముందు దాటి వెళితే అమరావతి ఉంటుందండి అమరావతిలో పెద్ద శివాలయం ఉంటుంది ఇంకా మీకు కొంచెం విజయవాడ కొంచెం దాటి వెళ్ళగానే మీకు కొండపల్లి ఖిల్లా అని ఉంటుందండి అందులో పురాతనమైన మనకి శిల్పాలు అవన్నీ ఉంటాయండి ఇంకా మీకు చూడాలి అనుకుంటే చాలా పురాతన కాలం నాటిది ఉండవల్లి గుహలు ఉంటాయండి ఇంకా ఇష్ ఆనందించడానికి సముద్రాలు అవన్నీ ఉంటాయండి ఇక్కడ మనకి మ అంటే మీరు ఎంచుకున్నదాన్ని బట్టి ఉంటుందండి ఇంకా చాలా మంది పర్యాటకులు ఇష్టంగా సముద్రాలకి వెళ్తూ ఉంటారండీ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఈ మచిలీపట్నం సముద్రం ఒకటి ఉంటుందండి ఇంకా విశాఖ విశాఖపట్నం సముద్రం కూడా ఉంటుందండి అందులో వివిధ రకాలు ఉంటాయి ఇంకా కాకినాడ సముద్రం కూడా ఉంటుందండి

అవునండి అవునండి తప్పకుండానండి అది మేము ఏర్పాటు చేస్తాం మీకు ఇంకా పర్యాటకులు చాలా మంది ఇష్టంగా తిరుపతి వెళ్తూ ఉంటారండి అక్కడ వేంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అందరు ఇష్టంగా దర్శనం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇంకా వివిధ రకాలు అయిన స్థలాలు ఉంటాయండి మీరు

తప్పకుండానండి మేము తీసుకుని వెళ్తాము మిమ్మల్ని

తప్పకుండా అండి మీకు మేము అన్నీ సదుపాయాలను సమకూరుస్తాము ఇక్కడ అది మా భాద్యత అండి ముందుగా మీరు తప్పకుండానండి తప్పకుండానండి మాకు ఇక్కడ అన్నీ తెలిసిన వాళ్ళని మీతో పాటు పంపిస్తాము మీరు సురక్షితంగా ఉండవచ్చు ముందుగా మీరు సముద్రాలుకు వెళ్ళాలని అనుకుంటున్నారు కదా అవునా అండి సరేనండి వెళదామండి సరేనండి వెళదామా అండి సరేనండి ధన్యవాదాలండి పర్వాలేదండి అది మా బాధ్యత అండి